ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో వివిధ రాజకీయ పార్టీలు ప్రసిద్ధంగా చెందుతున్నాయి ఈ యొక్క రాజకీయ అభిప్రాయాలతో వారి యొక్క ముందుకు దరఖాస్తు చేసిన ఈ యొక్క విషయం తెలిసింది వీరి యొక్క ముఖ్య అంశాలు ఏమిటంటే వారి యొక్క ప్రజలకు మంచి చేయడం మంచి మార్గాలలో నడవడం మంచి రాజకీయ పార్టీ ను ఆభివృద్ధి చేందుకోవడం ఈ యొక్క మూల స్థలాలతో మూల స్తంభాలతో ఏర్పరుచుకుని ఈ పార్టీ జాతీయ ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ సంవత్సరాల కొద్ది వేల కొద్ది ఈ యొక్క డబ్బును ఆర్పించారు ఈ యొక్క ప్రజలకోసం విజ్ఞప్తి కోసం ఎంతో సంస్కృతంగా న్యాయబద్ధంగా ఖర్చు చేస్తున్నారు వీరి యొక్క చాలా మెచ్చుకోవచ్చు వీరి యొక్క స్కీం ద్వారా ముందుకు వస్తూ అలాగే చాలా రకరకాల స్కీంలు వివిధ పార్టీ ల ద్వారా విడగొట్టి వారిని ఎన్నెన్నో రకరకాల పార్టీ లుగా రాజకీయ నలుగురిగా నెలకొల్చారు వీరి యొక్క గ్రామ పరిస్థితిని కూడా వివరించేలాగా ఒక స్కీం ను రెడీ చేసారు అలాగే వీరి యొక్క ప్రసిద్ధికి మెచ్చుకోవచ్చు నాయకుల పార్టీ యొక్క వివిధ రకరకాల వైసీపీ కాంగ్రెస్ పార్టీ ను అలాగే లోక సప్త పార్టీలు కూడా గ్రహించవచ్చు వైసీపీ కాంగ్రెస్ అనేవి చాలా ముఖ్యమైన ప్రసిద్ధిగా చెందింది వీరి యొక్క నాణ్యతకు ప్రజల యొక్క దక్షిణాలకు ఎన్నో పాల్పడుతూ ఎన్నో వివిధ రకరకాల ఆలోచనలతో ముందుకు వస్తున్నారు ప్రజలకు మెప్పించడం వారి యొక్క మొదటి ఆకాంక్షగా తీసుకొని వారు ఎన్నో రకరకాలుగా తెలియజేస్తూ రాజకీయ పార్టీ ను ప్రసిద్ధి చేసుకుంటున్నారు ఎమ్మెల్యే ఎంపీసీటీ జడ్పీటీసీ వంటి నాయకస్తులతో చాలా మంది క్యాస్ట్ రిలీజియన్ తేడా చూడకుండా అందరికి ఒకేలాగా ఆల్ ఆర్ ఈక్వలిటీ అని ఒక మాటతో ముందుకు వస్తున్నారు అందరు ఒకటే అని ముందుకు చెబుతున్నారు వీరి యొక్క ఆకాంక్షను మెచ్చుకోవచ్చని ఆంధ్రప్రదేశ్లో చాలా మంది నిరక్షిస్తూ వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసారు